హలో

బట్టల షాపా మేడం మాకు మంచి శారీస్ కావాలి మేడం మా కొత్త మోడల్ ఆ మాకు మేడం కొంచెం మెత్తవి కాటన్ టైపులో అంత ఎంత బడ్జెటు ఎంత అంటే రెండు వందల యాభై మూడు వందలు ఇలా చూడండి మేడం

ఎంత మేడం ఓకే మేడం తక్కువ రేట్ తక్కువ లేదా మేడం ఐదు వందలకు ఓకే మేడం ఓకే ఇవ్వండి మేడం మేడమ్